మహిళలు ఆటల్లో పాలు పొందుతున్నారు మాకు తెలిసినంతవరకు ఎంతోమంది మహిళలు ఆటలు ఆడుతున్నారు భారతదేశంలో మహిళలకు అందుబాటులో ఉన్న క్రీడలు ఇంకా ఎన్నో అవకాశాలు కూడా ఉన్నాయి నాకు తెలిసినంతవరకు క్రీడలు శారీరక ధృడత్వం మరియు వ్యాయామం మహిళలు మరియు బాలికలు బాలికలు ఉన్న మన ఉన్న మన చరిత్రలో ఉన్నట్టు నమోదు చేయబడింది మన దేశంలో భౌతికంగానూ మరియు ఆర్థిక అభివృద్ధిలో కూడా మహిళల చేయ చేయి హస్తము ఎంతో ముఖ్యంగా ఉన్నాయి ప్రారంభంలో అధికంగా లేకపోయినను వృద్ధి చెందే కొద్దీ మహిళలు పురుషులతోపాటు సమానంగా మా వారితో ఆటలు ఆడవచ్చు వారిని అభివృద్ధి పొందుచున్నారు మహిళలలోనూ కార్యకలాపలోనూ వారి వినోదాలలోనూ అలాగే వాళ్లు క్రీడలలోనూ కూడా శారీరంగా శ్రమ పడుతూ ఇబ్బంది పడుతూ వారు ఎంతో ఆనందంగా వారి జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు నేడు మహిళలు క్రీడలు మరియు ఎన్నో రకాల రంగాల్లోనూ ముందడుగు వేస్తూ అంతర్జాతీయంగానూ వివిధ ప్రదేశాల్లోనూ క్రీడలు మరియు వారి స్థాయికి సంబంధించిన అనేక పనులను అభివృద్ధి చెందుతూ ఇంతను వారి అభివృద్ధి చెందే దేశాల్లోనూ వారు ఎంతో శ్రమతో ఈ క్రీడలు ఆడిస్తున్నారు ఇరవై వ శతాబ్దం మధ్య నుండి చివరి భాగంలో క్రీడలలో స్త్రీల భాగం మరియు వారి యొక్క ప్రజానిది పెరుగుతూ వచ్చిందని మన చరిత్రలో రాశారు స్త్రీలు చాలా తక్కువ క్రీడలు ఆడుతున్నారు అని ఎక్కడా కూడా మనకి లేదు పురుషులతో సమానంగా వారు క్రీడలు ఆడుతున్నారు వారి ప్రయాణంలో బాగా అభివృద్ధి చెంది దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ మరియు నేడు వారి పనులలోనూ వారు చేసే దేశాలోనే మన దేశానికి ప్రత్యేకంగాను వారు నిలుస్తున్నారు పురుషులతో పాటు వారు కూడా ఎన్నో బంగారు పథకాలు తీసుకొని వస్తున్నారు